అమ్మా ఇది ఏంటమ్మా మరి ఏమైందమ్మా ప్రాజెక్ట్ ఎక్కడిదాకా వచ్చింది లేదమ్మా పైనుంచి నాకు పది నెలల్లో అవగొట్టేయమన్నారు మరి ఏంటి మరి మరి మీరు ఎక్కడ దాకా తీసుకొచ్చారు

మరి ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు మరి నువ్వు ఏం తీసుకుంటున్నావు మరి ఉండి అలా కాదమ్మా మరి నాకేమో పైనుంచి ఏమో అఫిషియల్గా పది నెలల్లో అవగొట్టమన్నారు మరి మీరేం చేస్తున్నారు ఇప్పటివరకు నేను ఏమో ఇంకా ఎంతో లేదు ఎన్ని నెలలో లేవు

మరేంటి ఎంత ఎంతవరకు వచ్చింది ఏంటి ఎలా చేస్తున్నారు ఇపుడు ఎక్కడదాకా వచ్చింది మరి ఏంటి ఎలా చేస్తున్నారు మరి లేదు ఇప్పుడు ఎంత దాకా అవగొట్టారు ఎన్ని మీటర్లు అయ్యింది నాకు మరి రేపు నేను వచ్చి చెక్ చేసి మరి మళ్ళీ వస్తాను మరి నాకు తొంభై వేలలో అవ్వాలి మరి అవుతుందా అవదా మరి టైమింగ్ పెంచండమ్మా ఎందుకంటే నాకు పైనుంచి డిమాండ్ నాకు స్ట్రెస్ అయిపోతుంది మరి తెప్పించుకోవాలి కదమ్మా డబ్బులిస్తున్నాము కదా మేము మీరు తెప్పించుకోవాలి కదా ఎలా ఇవన్నీ మరి ముందుగా చూసుకోవాలి కదా మరి

నాకు విత్ఇన్ మరి ఏంటి నాకు అప్డేట్స్ అనేది ఫుల్ ప్లెడ్జ్గా ఉండాలి నాకు అప్డేట్స్ మరి మరి ఏం చేస్తాం మరి చేస్తావా రేపు నేను వచ్చి మళ్ళీ చెక్ చేస్తాను మరి మరి మరేంటి మరి అవగొట్టేస్తామంటావా మరి పది నెలల్లో అయిపోద్దంటావా మరి ప్రోజెక్ట్ అది అది సరే అయితే మమత నీ మీద నమ్మకంతో ఇచ్చాను మరి ఉంటాను